బైకింగ్ అనుభవం అంటే నాకు బైక్తో చాలా అనుబంధం ఉంది అండి అంటే నేను ప్రత్యేకంగా అంటే ఫస్ట్ అంటే బైక్తో నాకు అనుభవం ఏంటంటే నాకు ఏ చిన్న నాకు సంతోషం వచ్చిన బయ బాధ వచ్చిన నాకు కొంచెం దూరం ప్రయాణించడం చాలా ఇష్టం అండి బైక్ మీద అయితే నాకు ప్రత్యేకమైన బైకింగ్ అంటే మాత్రం నేను మా నిజామాబాద్ నుండి ఖమ్మం వరకు వెళ్ళాను అండి అది ఎందుకోసము అంటే మా లవర్ కోసం అని వెళ్ళిన అదే నాకు చాలా ప్రత్యేకమైనది ఆమె చాలా నిజంగా అంటే మిస్ అవుతున్నాను మిస్ అవుతున్నా అంటే ఆమె కోసం అంత దూరం ట్రావెల్ చేయడం అనేది చాలా సంతోషంగా అనిపించింది ప్లస్ అంటే ఇంకా ఆ వెళ్ళే దారిలో ఒక ఒక్క ఒక టూ త్రీ టైమ్స్ కూడా అలా ఇలా వర్షం పడటం కానీ అట్లా చాలా జరిగింది ఒక రెండు రెండు మూడు దగ్గర కూడా అయినా కానీ తన కోసం వెళ్ళే ఆనందంలో చాలా సంతోషంగా వెళ్ళి ఆమెని కలిసి మళ్ళీ తిరిగి వచ్చి అదే నాకు చాలా నా లైఫ్ నా జీవితంలో నేను మర్చిపోలేని ప్రత్యేకమైన బైకింగ్ అది ఆ వెళ్ళే దారిలో చీకటి ప్రదేశాలు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క ఒక్కొక్క అనుభవం అనేది కలిగిందన్నట్టు అట్లా అని చెప్పేసి తన ఆనందం కోసం అంత దూరం ప్రయాణించినా కాబట్టి అది కూడా నాకు చాలా ప్రత్యేకం అనిపించింది నా జీవితంలో